పది వంద ఒక వెయ్య రెండు వందల యాభై ఆరు పది వేల రెండు వందల ముప్పై మూడు ఒక లక్ష రెండు వేల ఐదు వందల పదకొండు